నేను డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా పొదుపు చేసుకుంటాను బ్యాంకులో వేసుకుంటాను అంతే కానీ నేనైతే నాకైతే మ్యూచువల్ ఫండ్స్ ఏమి లేవండి ఇతర ఫండ్స్లో ఫైనాన్సులలో కూడా అమౌంట్ పెట్టలేని నేను ప్రతి ఒక్క రూపాయిని వ్యాపారం మీద పెట్టి దాన్ని సంపాదించుకునే విధంగా జాగ్రత్తపడతాను ఉన్న డబ్బును స్టేట్ బ్యాంకులలో డిపాజిట్ చేస్తాను యఫ్డీలు కానీ మ్యుచువల్ ఫండ్స్ కానీ అలాంటివి ఏమి లేవండి నా డబ్బులు నా దగ్గర ఉంచుకుంటాను కొత్త డబ్బును పెడతాను కొంత డబ్బును వడ్డీ వ్యాపారం చేస్తాను ఈ విధంగా డబ్బును ఆదా చేసుకుంటాను ఓకే అండి ఓకే అండి